నాకు నచ్చిన పుస్తకం రామాయణం ఎందుకంటే రామాయణంలో తండ్రి తండ్రి మాట జవదాటని రాముని చూసి నేను చాలా నేర్చుకున్నాను ఎందుకంటే తండ్రి మాట వినడు పెద్దలు చెప్పిన మాట సద్దన్నం మూట ఎందుకంటే రాముడు నీతివంతమైన నీతివంతమైన బాలుడు సీత కూడా మాట తప్పని ఈ బాలికా అందుకే సీతారాములను చూసి నేను చాలా ఇంస్పైర్ అయ్యాను హనుమంతుడిని చూసి ఎలా హెల్ప్ చేయాలో నేర్చుకున్నాను ఇంకా సుగ్రీవుడు కూడా చాలా హెల్ప్ చేస్తాడు రామునికి దానిని చూసి కూడా నేను బాగా నేర్చుకున్నాను రామలక్ష్మణులను చూసి అన్నదమ్ములు అంటే ఎలా కలిసి ఉండాలని నేర్చుకున్నాను సీతను చూసి ఒక ఆడపిల్లగా ఇంత మంచిగా ఇంత అందంగా మళ్ళీ ఇంత సుగుణవంత సుగుణవంతురాలిగా ఉండాలని నేను చాలా నేర్చుకున్నాను రా రావణాసురుడు సీతను ఎత్తుక ఎత్తుకుపోయినప్పటికీ ఆమె తన శీలాన్ని కాపాడుకుంటూ ఎంత సత్యవతిగా ఉంటుందో దాన్ని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఈ రోజుల్లో ఆడవాళ్ళు అలా ఉండటం లేదు అలా సిటీ సీత దేవి లాగా నీతివంతంగా ఉండడం అనేది నాకు చాలా నచ్చింది మళ్ళీ రామ్ రాముడు తిరిగి సీతను అయోధ్యకి తీసుకువెళ్తాడు దాంతో రామాయణం అనేది ముగుస్తుంది దానివల్ల నాకు రామాయణం అనేది ఆ బుక్ చాలా నచ్చింది దాని ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకున్నాను రామలక్ష్మణులు సీత ఒక్కొక్క పర్సన్ని చూసి ఒక్కొక్క విధంగా నేర్చుకున్నాను రామాయణం నేను చిన్నప్పటి నుంచి చాలా కథలుగా విన్నాను చాలా మళ్ళీ వీడియోస్ కూడా చూశాను సినిమాలు వచ్చాయి సినిమాలు చూశాను అన్ని రకాలుగా అన్ని విధాలుగా చూశాను దాని ద్వారా నేను బాగా నేర్చుకున్నాను